హలో గుడ్ మార్నింగ్ చెప్పండి ఓకే ఎక్కడ మీది ఎక్కడ నుంచి ఓకే అడ్మిషన్స్ ఉన్నాయి ఏ క్లాస్ మీరు ఓకే అడ్మిషన్స్ ఉన్నాయి బట్ ఇప్పడికే చాలా ఫిల్ అయిపోయినాయి మీరు కొంచెం ఎంత ఫాస్ట్గా జాయిన్ అయితే ఒక టూ త్రీ ఫైవ్ వరకు అడ్మిషన్స్ ఉన్నాయి ఓకే మా స్కూల్ నేమ్ వచ్చేసి ప్రజ్ఞ ఇంటర్నేషనల్ స్కూల్ ఓకే ఇక్కడ మా అంటే ఇట్లా ఎట్లా అంటే ఐఐటీ మనం మేము ఐఐటీ కూడా ప్రొవైడ్ చేస్తాం స్కూల్లో ఓకే మీరు ఐఐటీ తీసుకోవాలి అనుకుంటున్నారా

ఐఐటీకి కొంచెం ఫీజు ఎక్స్ట్రా అవుతుంది మన ఛాన్స్ బట్టి మన ఛాయిస్ బట్టి ఇంకా స్పోర్ట్స్ ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ అయితే ఉంటాయి పక్కా ఎందుకంటే ఐఐటీ కాబట్టి ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఉంటేనే బాగుంటుంది ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి విత్ ఐఐటీ విత్ ఐఐటీ ఎయిటీ తౌజండ్ వితౌట్ ఐఐటీ ఫిఫ్టీ తౌజండ్ ఓకే బట్ మీ ముందు ముందు క్లాస్ గ్రేడ్స్ బట్టి కూడా కొంచెం తీసుకుంటాము మేము ఒక రిటన్ టెస్ట్ అనేది పెడతాం మేము ఆన్లైన్లో ఒకవేళ ఆ టెస్ట్లో మీరు బాగా క్వాలిఫై అయిండ్రనుకో మేము ఒక ఫైవ్ తౌజండ్ వరకు ఫీజ్ తక్కువ చేసిస్తాం మీరు ఎప్పుడొస్తారు కాలేజ్కి సారీ స్కూల్కి ఓకే మీరు మాకు అడ్వాన్స్ ఒక టెన్ తౌజండ్ పే చేస్తే మేము రిటన్ టెస్ట్ పెడతాం దాన్ని బట్టి ఫీజ్ స్ట్రక్చర్ మొత్తం డీటెయిల్గా చెప్తాం ఓకే త్యాంక్ యూ మ్యామ్ త్యాంక్ యూ